నమస్తే అండీ నా పేరు రాజేశ్వరి నేను పిస్తా హౌస్ రెస్టారెంట్ కోసం ఆహారం కోసం ఆర్డర్ చేయాలని అనుకుంటున్నాను మా అమ్మమ్మ తాతయ్య గార్లకి మా అమ్మమ్మకి తాతయ్య గారికి బిర్యానీ అంటే చాలా ఇష్టం మీ రెస్టారెంట్లో ఇంకా బాగుంటుంది అని నేను ఆశిస్తున్నాను నాకు ఒక చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వాళ్ళ కోసం ఆర్డర్ చేయాలని అనుకుంటున్నాను వాళ్ళ చిరునామా వచ్చేసి గన్నవరం దగ్గర్లో అవుట్పల్లి గ్రామంలో ముప్పై రెండు డాష్ ఇరవై తొమ్మిది డాష్ నాలుగు బై రెండు ప్రక్కనే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది అక్కడికి మీరు ఆర్డర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఇంకా మీకు డబ్బులు వచ్చేసి నేను ఫోన్పే ద్వారా చెల్లించాలని అనుకుంటున్నాను